స్కూల్ తర్వాత సాయంత్రం ట్యూషన్ లేదా ప్రైవేట్ క్లాసుల గురించి నా అభిప్రాయం అంత మంచిగా లేదు ఎందుకనగా అవి పిల్లవాడి అంతలా దోహదపరుస్తాయి అనే అభిప్రాయం నాకు లేదు ఓ ఇప్పుడు మనకి స్కూల్లో పాఠశాలలో చాలా అనుభవజ్ఞులు ఉన్నారు వాళ్ళు పిల్లలకి చాలా అర్థమయ్యే రీతిలో మనకి చెప్పడం జరుగుతుంది పిల్లవాడు మళ్ళీ ప్రైవేట్ కొచ్చి చదవటం కంటే వాడు ఆ పిల్లవాడు ఇంటికాడే ఒక గంట శ్రద్ధగా చదువుకొని ఆ మళ్ళీ ఒక గంట ఆటలకి కేటా ఇస్తే మంచిదని నా అభిప్రాయం ఇలా స్కూల్ అయిన వెంటనే ట్యూషన్లకి పంపిస్తే పిల్లవాడు చదవడానికి చదువు మీద విసుగు వచ్చేస్తుంది ఇంక చదువు మీద మంచి అభిప్రాయం ఉండదు పిల్లవాడికి ఆటలు అవన్నీ ఆడిపిస్తూ చదువు మీద ఆశక్తి పెంచుతూ ఉండాలి అందుకే ఎప్పుడూ చదువు అని కాకుండా స్కూల్ నుండి రాగానే ఒక గంట సేపు ఆటలకి పంపించి తర్వాత పంపితే ట్యూషన్కి పంపియ్యాలి లేదా మనం ఇంట్లోనే ఉండి పిల్లవాడు చదువుకునేలా మనం అలాంటి పరిస్థితులను తయారు చేయగలగాలి అంటే మనమేమో టీవీని వీక్షిస్తూ పిల్లవాడిని చదువుకోమంటే చదువుకోడు మనం కూడా సరదాగా ఏదైనా పుస్తకం పటిస్తూ ఉంటే పిల్లవాడు ఆ పుస్తకం ఏంటో తెలుసుకోవాలన్న అశక్తితో మన దగ్గరికి వస్తూ ఉంటాడు అలా అలా పిల్లవాడు కూడా చదవడం అనే అలవాటును అలవర్చుకుంటాడు